ఆ మేడం మీ అబ్బాయి హలో అదే అదే మీ అబ్బాయి స్కూల్ దగ్గర ఉన్నారు అండి వాళ్ళని పిక్అప్ చేసుకోడానికి మీరు వస్తారా ఇపుడు

అది స్కూల్ ఇపుడే అయ్యింది అండి స్కూల్ ఇప్పుడే ఇప్పుడే ఎండ్ అయ్యింది వాళ్ళని ఆ రు వాళ్ళు ఒక్కరే ఉండి పోయారు పికప్ చేసుకోడానికి మీరు త్వరగా వస్తే ఎంత దూరం అండి మీకు ఇక్కడి నుంచి స్కూల్ దగ్గర నుంచి ఎంత దూరం ట్వెల్వ్ మినిట్సా ఓకే ఒక ట్వెల్వ్ మినిట్స్లో రాగలరా అయితే మీరు ఓకే అండి మీరు ఉండేది ఎక్కడ అండి

ఓ ఓకే ఓకే అండి కొంచెం త్వరగా ట్రాఫిక్ ట్రాఫిక్ చూసుకొని త్వరగా రండి మీ అబ్బాయి ఏడుస్తున్నారు అండి మీరు త్వరగా వస్తే పిక్అప్ చేసుకుని వెళ్ళిపోదురు కాని ఓకే ఓకే